అవునండీ అవునండీ

ఓ నాలుగు రోజులకంటే అవ్వదండీ నాకు నాకు దొ జనాలు దొరకాలి కదండీ కుట్టేవాళ్ళు మిషను అదీను ఒక రెండు రోజు కాంచి రెండు నెలలు అట్టా అయితే సరిపోద్దండి అలాగేనండి అయితే చూస్తానండి అయితేను అబ్బాయికీ మూడొందలు అండి అలాగేనండి అయితే

అలాగేనండి అలాగేనండి వాళ్ళకీ అంతేనండి ఇంచుమించు

హలో వాళ్ళకీ మూడొందలేనండి మరి అవన్నీకుట్టీ చెయ్యాలి కదండీ అయిపోతుందండి ఒక యాభై తగ్గించుకోండి ఒక ఓ పది అంటే తగ్గిస్తాను అందులో తగ్గించాను కదండీ వెయ్యి వెయ్యి మందికి అయితే పది రూపాయలు తగ్గించాం కదండీ మరీ అలా తగ్గించేస్తే నేను కూడా ఇక్కడ చూసుకోవాలి కదండి వర్షాలకి చూసుకోవాలి కదండీ నేను కూడాను ఇవ్వండీ అలాగేనండి వస్తానండి వస్తానండి అలాగేనండి